నేను నా కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్కి వెళ్ళాను అక్కడ చూడడానికి ఎంతో అందంగా ఉంది ఎలా అంటే అక్కడ చూడడానికి ఎన్నో జంతువులు ఉన్నాయి అక్కడ మేము ఎంతో సంతోషంగా ఆడుకున్నాము ఎలా అంటే ఆడ చూ ఆడ ఏనుగుతో ఏనుగును చూసి దూరం నుంచి ఎంతో సంతోషపడ్డాము అక్కడ మాకు చూడటానికి ఎన్నో జంతువులు ఉన్నాయి

అప్పుడు మేము అక్కడ ఎన్నో పక్షులను చూసాము పెద్ద పెద్ద ఏనుగులను దూరంగా నుంచి చూసాము పాములు ఉన్నాయి లోపల కోతులు కొండంగలు మరియు మొదలైన జంతువులు ఎన్నో ఉన్నాయి మేము ఆరోజు ఎంతో సంతోషంగా లోపల అందం ఆనందంగా గడిపాము అప్పుడు ఇంకా మేము చిన్నపిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఎంతో ఆనందపడ్డాము ఎలా అంటే వాళ్ళు అందరూ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి

మేము అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ బోనాలు జరుగుతున్నాయి బోనాల ఆ బోనాలలో పోతురాజులు మరియు ఎంతో మంది అక్కడ ఉన్న అందరూ ఎంతో పాటలకి ఎంతో డాన్స్ చేసుకుంటూ ఇలాంటివి ఇలా నృత్యం నృత్యం చేసుకుంటూ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు వాళ్ళు అయినా మేము మా ఫ్రెండ్స్ అందరూ అంటే మా మిత్రులు అందరం కలిసి పైన గుడి మీదకి వెళ్ళి దేవున్ని దర్శించుకుని వచ్చాము ఆరోజు అక్కడ ఎంతో సంతోషంగా గడిపాము ఇంకా అక్కడ చూడటానికి కూడా ఎన్నో పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉండే ఇంకా అక్కడ ఎన్నో ఫోటోలు దిగాము మేము అక్కడ ఎంతో ఆనందంగా ఉన్నాము ఆరోజు ఇంకా అక్కడ మేము ఎన్నో గేమ్స్ కూడా ఆడాము ఎలా అంటే దాని దాచుకొని ఆట అలాంటివి ఇంకా చాలా ఆడాము అక్కడ ఆరోజు అక్కడ దేవున్ని తీసుకొన్నారు అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పోతురాజుతో కలిసి అక్కడ డాన్స్ చేసాము ఇంకా మొత్తం అక్కడ గుడి మొత్తం తిరిగాము పైన గుట్ట మీదకి వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం హైదరాబాద్ మొత్తం దా చిన్నగా కనపడింది ఇంకా అక్కడ ఎంతో మంది ప్రే ఎందరో ప్రేమికులు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు అక్కడ చాలా మంది అక్కడక్కడ దేవుని కోసం చూడటానికి దర్శించుకోవడానికి ఎంతో మంది జనం వచ్చారు అందులో చాలా మంది స్కూలుకి వెళ్ళే వాళ్ళు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కళాశాలకి వాళ్ళందరి మొత్తం మేము ఆక్కన్నే చూసాము చాలా మంది అక్కడ ఆరోజు బోనాల పండుగ రోజు అక్కడ చాలా మంది ఉన్నారు ఎందుకంటే అది ఒక పండగ కాబట్టి అందరూ అక్కడనే ఆడ చాలా బాగా జరుగుతుందని అందరూ అక్కడ అక్కడికే వచ్చారు మేము కూడా ఆరోజే వెళ్ళాము అసలు ఎంతో సంతోషంగా గడిపాము ఆ రోజు